నేను పుస్తకాలే కాకుండా మ్యాగజైన్స్ బ్లాగ్స్ న్యూస్ పేపర్స్ కూడా చదువుతానండి చిన్నప్పటినుంచి నాకు బుక్స్ చదవడం అలా మ్యాగజైన్స్ అలా న్యూస్ పేపర్స్ స్టోరీసు అలాంటివి చదవడం చాలా ఇష్టం దానివల్ల మన లాంగ్వేజ్ ఇంప్రూవ్ అవుతుంది మన గ్రామర్ పెరుగుతుంది అది కొంచెం చదవడం చదువుతూ ఉండడం వల్ల మనకు ఉన్న టెన్షన్స్ అన్ని మర్చిపోయి కాసేపు దానిపైనే దృష్టి పెట్టి దాన్ని ఇంట్రెస్ట్గా చదువుతాం సో రీడింగ్ అనేది చాలా గుడ్ హ్యాబిట్ దాన్ని అందరం అలవాటు చేసుకోవాలి రీడింగ్ బుక్స్ అనేది పిల్లలకు కూడా నేర్పించడం ద్వారా వాళ్లకి లాంగ్వేజ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది మన లాంగ్వేజ్ చదవడం రాయడం అనేది ఈజీగా వస్తుంది ఇప్పుడు ఉన్న జనరేషన్కి పిల్లలు అందరూ ఎంత సేపు స్క్రీన్ టైమ్ ఎక్కువ చేస్తున్నారు అంటే టీ వీ చూడడం ఫోన్ చూడడం లాప్టాప్ యూస్ చేయడం ఇవే ఎక్కువ అయిపోయాయి అదె బుక్స్ చదవడం వల్ల చాలా యూజెస్ ఉన్నాయండి అది మన నాలెడ్జ్ని పెంచుతుంది మనకు తెలియని విషయాలన్నీ తెలుసుకోవచ్చు